స్కూల్లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది ఎందుకు మీకు ఏ సబ్జెక్ట్ చాలా కష్టంగా అనిపించేది యా స్కూల్లో నాకు ఇష్టమైన సబ్జెక్ట్ సైన్స్ అనే చెప్పాలి సైన్స్ అంటే చాలా ఇష్టం ఆ దాన్ని చక్కగా బయట అబ్జర్వ్ చేస్తూ అది ప్రాక్టికల్గా దాన్ని చూస్తూ దాని ఆయొక్క పూర్తిగా అర్థం చేసుకొనే గుణం కలిగిన సబ్జెక్ట్ అంటే సైన్స్ మాత్రమే అవును అయితే ఆ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టము మక్కువ దాని మీద బాగా రుచి పెట్టాను ఆ తరువాత సా సా సోషల్ కూడా చాలా ఇష్టము సోషల్లో మరీ ముఖ్యంగా హిస్టరీ చరిత్ర చరిత్ర అంటే చాలా ఇష్టము గత పాలకుల యొక్క వ్యవహారము శైలి వారి నేపథ్యము వారు వారి పరిపాలించిన తీరు వారి రాజదక్షత ఇవన్నీ కూడా ఎంతో గమనార్హంగా ఎంతో ఇంట్రెస్టింగ్గా చాలా ఇష్టంగా ఉండేవి కాబట్టి ఈ రెండు సబ్జెక్ట్స్ మీద చాలా ఫోకస్ ఉండింది కానీ సైన్స్ చాలా కష్టంగా అనిపించేది ఏది అని అంటే నేను నాకుగా నేను చెప్పాలంటే నాకు లెక్కలు చాలా కష్టంగా అనిపించేవి మ్యాథ్స్ అంటే అది ఒక భయం వేసేది ఆ టీచర్ని చూస్తేనే భయం వేసేది ఎందుకో మరి చెప్పే విధానమా లేకపోతే నేను అర్థం చేసుకునే స్ స్ అర్థం చేసుకునే ఆ గుణమా తెలియదు కానీ నాకు లెక్కలు అంటే చాలా కష్టంగా ఉండేది టీచర్ యొక్క భయం భయ భయంగొలిపే ఆ చూపులు ఆ గద్గద గొంతు చించుకొని అరిచే ఆ స్వరంతో నేను బిక్కటిల్లి పోయేదాన్ని పైకి చెప్పే చెప్పుకోలేని పరిస్థితి తరువాత టేబుల్స్ కూడా రాని రాని కారణాన ఏమో కానీ లెక్కలు అంతగా నాకు రుచింపలేదు కాబట్టి ఆ స్కూల్ రోజుల్లో నేను చాలా కష్టపడిన సబ్జెక్ట్ ఏంటంటే ఒక మ్యాథ్స్ ఒక్కటే మ్యాథ్స్లో ఎన్ని కష్టాలు పడ్డాను అంటే చివరి ఆఖరి రోజుల్లో నా టెన్త్లో అయితే నేను ట్యూషన్స్ పెట్టుకొని కానీ నేను దాన్ని పూర్తి చేయలేదు కాబట్టి నాకు మ్యాథ్స్ అంటే అది ఇప్పటికీ ఒక పెద్ద లోచా లాగానే ఉంటుంది దాన్ని పూర్తిగా అది ఎక్కడ నాకు నా జీవితంలో ఎక్కడా కూడా పనికి రాలేదు మ్యాథ్స్ ఒక డైలీ లెక్కలు తప్పితే డైలీ వారి దినచర్యలో మన లెక్కలు తప్పితే కూడికలు తీసివేతలు బాగాహారాలు తప్పితే వేరే ఏది కూడా మనకు నాకు అయితే పనికి రాలేదు కాబట్టి సైన్స్ అని ఎందుకు ఇష్టం అంటే సైన్స్ యొక్క ప్రతీ మన అవయవాల్లో పొందిక కానీ లేకపోతే వాటి యొక్క విధి విధానాలు కానీ వాటి యొక్క పనితీరు కానీ ఇవన్నీ కూడా మన నుం మనది మనం చదువుకోవడంలో ఎంతో ఇలా పనిచేస్తుందా నా సిస్టమ్ నా యాం నా యాంత్రికంగా ఇలా పని చేస్తాయి నా అవయవాలు అని తెలుసుకోవడంలో ఎంతో జ్ఞానము ఇమిడ్చి ఇమిడి ఉంది అనేసి అర్థం చేసుకున్నాను తరువాత సోషల్ కూడా భూగోళాన్ని చదవడం కానీ లేక చరిత్రని చదవడం కానీ లేక సివిక్స్ని చదవడం కానీ తరువాత మన మన భౌతిక జీవితంలో ఇవి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా ఈ రెండు సబ్జెక్టులు తెలిసింది తెలి తెలిసింది తెలుసుకున్నాను కూడా కాబట్టి ఇందులో నేను అధిగమించగలిగాను తరువాత నాకు సంతోషకరమైన జ్ఞాపకాన్ని మిగిల్చింది ఏది అంటే సోషల్ ఇది ఏమిటి అంటే నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు నేను హిస్టరీ చదువుతున్నాను హిస్టరీ చాలా రుచిగా అంటే రుచించింది నా నాకు ఇంకా ఇంకా చదవాలని అనిపించి మా అమ్మాగారు అప్పుడు ప్రైవేట్గా డిగ్రీ చదువుతూ ఉన్నారు తన పుస్తకాలు చాలా గోల్డెన్ హిస్టరీ అని ఒక పుస్తకం కనిపించింది దాంట్లో ఎందుకో మా అమ్మగారు పాఠాలు చదువుకుంటున్నప్పుడు తను కొంచెం బయటికి చదువుతున్నప్పుడు నాకు మా నేను మా అమ్మతో షేర్ చేసుకున్నాను మమ్మీ నాకు నాకు ఈ సబ్జెక్టులో పాఠం ఉంది నేను చదవచ్చా అని అన్నప్పుడు చదవచ్చు అన్నారు చదవచ్చు చదవచ్చు ఏం పరవాలేదు అని అన్నప్పుడు అది నేను ప్రయత్నం చేసి చదువుతుంటే నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించి దాన్ని పూర్తి చేసే వరకు దాన్ని వదలలేదు సో కాబట్టి ఆ విషయంలో ఎంతగానో నేను శ్రమించి కష్టపడి ఆ పరీక్షల్లోనైతే నేను ఫస్ట్ మార్కులు సాధించి సాధించగలిగాను నాకు ఎంతో సంతోషం వేసింది నేను ఇంత బాగా రాసానా అనేసి తరువాత నోటీస్ బోర్డులో హైయెస్ట్ మార్క్ క్రింద నా పేరు వచ్చినప్పుడు ఎంతో సంతోషించాను అది నా జీవితంలో అది మొట్టమొదటి మొట్టమొదటి వెలుగు సంతోషకరమైన జ్ఞాపకం అది కాబట్టి అంటే శ్రమ కొద్ది ఫలితము అన్నది ఆరోజు నేర్చుకున్నాను శ్రమ కొద్ది ఫలితాన్ని నేను ఆరోజు అనుభవించినప్పుడు నేను అప్పుడు ఇతర సబ్జెక్టులలో కూడా అంతే రుచిని పెట్టాలనేసి కూడా శ్రమించడానికి ఇంకా కంకణం కట్టుకున్నా ఎందుకంటే మరి ఒక సబ్జెక్టుకే నేను అంత టైంని వెచ్చించినపుడు మరి ఇతర సబ్జెక్టులు నాకు కుంటుపడిపోతాయి అనేసి అది నాకు ర్యాంక్కి తోడ్పడవు అని అప్పుడు నుంచి ఇంకా ప్రతీ సబ్జెక్ట్ మీద నిర్ణీత కాలాన్ని నేనే నిర్ణయించుకొని గడుపుతూ అలాగా నా స్కూల్ రోజులని ముందుకు సాగించాను కాబట్టి ఈ విషయాలలో మీరు నా తోటి వారు కూడా ఏం చదివితే నీకు ఇన్ని మార్కులు వచ్చాయి అనేసి అన్నప్పుడు అమ్మగారి బిఏ పుస్తకాలు చదివాను అని అనేసి నేను చెప్పినప్పుడు వాళ్ళు అందరూ అంత పెద్ద పుస్తకాలు చదివావ అనేసి ముక్కున వేలేసుకున్నారు కానీ నాకు చాలా ఇష్టంగా నాకు అనిపించింది కాబట్టి నేను చరిత్రను చదువుతూ మంచి స్కోరింగ్ తెచ్చుకున్నాను ఇప్పటికీ నేను కొంచెం ఏదైనా జిజ్ఞాస పుట్టించేవి కథలు ఉన్నా లేకపోతే ఆర్టికల్స్ ఉన్నా లేకపోతే ఏదైనా స్టోరీ బుక్స్ ఉన్నా నేను చదువుతూ అలాగే నా యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాను కాబట్టి ఈ విషయాల్లో స్కూల్లో అయితే నాకు ఇష్టమైన సబ్జెక్ట్ వచ్చి సైన్స్ సోషల్ ఇంకా సా మ్యాథ్స్ అంటే ఇంకా నాకు మ్యాథ్స్ నా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది అనేసే అనాలి సో నన్ను ఏడిపించింది కూడా మ్యాథ్స్ ఒకటే కాబట్టి ఆ టీచర్ పనిష్మెంట్స్ నేను హోంవర్క్ చేయకపోవడము తదుపరి దాని మీద నాకు ఇష్టం రాకపోవడము ఇదంతా ఒక ప్రక్కన అయితే దా అన్ని మార్కులు బాగా వచ్చి మ్యా మ్యాథ్స్ ఒక్కటే చాలా బోర్డర్లైన్ మార్క్స్ వచ్చేసరికి మళ్ళీ అమ్మతో త తరువాత ఇంట్లో నాతో కూడా పోటీపడే వాళ్ళు నా బంధువులు సిస్టర్స్ వాళ్ళు వాళ్ళ అందరితో కూడా మరీ పంచుకున్నప్పుడు మ్యాథ్లోన మ్యాథ్ రావట్లేదు మ్యాథ్ రాకపోతే మొద్దు అనేసి అంటారన్న ఆ స్టిక్కర్ కూడా ఉండేది కాబట్టి ఇంకా ఎలాగైనా సరే నేను ఏ టీచర్తోనైతే నేను పనిష్మెంట్ తీసుకుంటూ ఉన్నానో ఆ టీచర్ దగ్గరే నేను ప్రైవేట్ చెప్పించుకొని మరే అప్పుడు మార్కులు సాధించుకోవడానికి నాకు దోహదపడింది కాబట్టి ఈ విషయాలలో నేను చూస్తే నేను ఎక్కడ భయ వెనకగా వెనకగా ఉన్నానా అనేది గమనించుకుంటే ఇక స్కూల్ రోజుల్లో అయితే మ్యాథ్స్ ఒకటే ఇంకా సంతోషకరమైన సబ్జక్ట్స్ని ముందు ముందు నేను స్కూల్లో టెన్త్ దాటిన తరువాత కూడా నేను నా ఎంపిక సబ్జెక్ట్స్ సోషల్ సైన్సె నాకు ఫస్ట్ టెన్త్ వ్రాసే టెన్త్ అయిన తరువాత సో ఇంటర్మీడియట్లో సైన్సెస్ తీసుకున్న డిగ్రీలో మళ్ళీ నేను సోషల్ సబ్జెక్ట్సే ఎన్నుకొని ఆర్ట్స్ వైపు హిస్టరీ వైపే పర్గెట్లు తీసాను కాబట్టి నా జీవితంలో ఏది రుచిని బట్టే ఉంటుంది ఏదైనా సరే విద్యార్థి దశలో మనం ఏది ఎన్నుకుంటామో దేనిమీద రుచిస్తామో దేని మీద మనం కేంద్రీకరించుకుంటామో అదే మన జీవితంలో మున్ముందు మనకు మా నడిపిస్తూ ఉంటదనేసి నేను అనుకుంటున్నాను కాబట్టి మొదటి దశలోనే పిల్లలు దేనిలో రుచిస్తున్నారో దేనిలో చక్కగా వీరియొక్క నై నైపుణ్యాన్ని చూపిస్తున్నారే లేక వారి ఎక్కువగా స్కోరింగ్ తెచ్చుకుంటున్నారా అనేది గమనిస్తే దాని వైపే మనము అడుగులు వేస్తే కనుక తప్పకుండా మనం ముందు జీవితంలో కూడా మనం దానినే ఎన్నుకొని రాణించగలుగుతాము సో ఈ విషయాలలో నాకు ఇంతే సహకరించిన నా ఆ రోజులలో ఉపాధ్యాయులు కానీ చక్కగా చెప్పేవారు కాకపోతే ఎందుకో మరి మరి అది తొందరగా దూరేది కాదు మ్యాథ్స్ అనేది తొందరగా దూరేది కాదు కాబట్టి నేను ఈ విషయంలో నేను కుంటుపడ్డాను మ్యాథ్స్లో నేను కుంటుపడ్డాను సైన్సెస్ సోషల్లో నేను చక్కగా రాణించాననే చెప్పాలి